మాకు భారత ప్రభుత్వం నుండి ఇలాంటి కార్యక్రమాల గురండి ఇక్కడ మా ఊర్లో జరగవు కాకపోతే మాకు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి స్కూల్లో ప్రోగ్రామ్ అయినప్పుడు పిల్లలు బాగా డ్యాన్సులు చేస్తారు బాగా చేస్తారు మళ్ళా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు జనవరి ట్వంటీ సిక్స్త్కు అంబేద్కర్ జయంతి రోజు గాంధీ జయంతి రోజు బాగా డ్యాన్స్లేస్తారు బాగా చేస్తారు పిల్లలు అలాగా మా స్కూలు టీచర్స్ గానీ పేరెంట్స్ గానీ ఎక్కనన్నా ఈవెంట్స్ లాగా ఉంటే కూడా మా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ బాగా డ్యాన్స్లు చేయిస్తారు చాలామంది మాకు ప్రభుత్వం ద్వారా ఎలాం ఒక ఏదైనా అవకాశం వస్తే మాత్రం మా పిల్లలు బాగాచేస్తారు అలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది